చెప్పండి మేడం అవును మేడమ్ కిషోర్ రెసిడెన్సి అండి ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఎంత మంది వస్తారు అండి మీరు టోటల్గా ఎంత మంది వస్తారు అండి మీరు నైన్ టు ఫిఫ్టీన్ పీపుల్ ఉంటారా ఓకే మేడం అయితే మీరు ఎప్పుడు వస్తారు మేడం క ఆంధ్ర ఓకే మేడం ఓకే మేడం అయితే మీకు దాని తరువాత నుంచి మీకు కాకినాడ నుంచి మేము షెడ్యూల్ వేయాలి మేడం అంటే ఎక్కడెక్కడ తిరుగుతారు అని చెప్పేసి అయితే ట్వంటీ టు నుంచి మీకు షెడ్యూల్ స్టార్ట్ చేయాలా మేడం ఓకే మేడం అయితే ట్వంటీ టు నుంచి మీకు ట్రిప్ అండ్ స్టార్ట్ చేస్తాను మేడం అయితే మీకు ఎక్కడ ఎక్కడ వెళుతున్నాము ఏంటి ఓకే మేడం ట్వంటీ ఫోర్త్ నుంచి అండి ఓకే అండి అయితే మీకు మీరు ఎక్కడెక్కడికి ఏ వెళుతున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా షెడ్యూల్ వ్రాసి పంపిస్తాను నేను అదే ఓకే మేడం అవి అయితే మొత్తం ఏంటి ఇక్కడ కోరంగ్ మెగా ఫారెస్ట్ ఉంది మొత్తం అలాగే బీచ్ కూడా ఉన్నాయి కాకినాడలో ఫస్ట్ ఇవి చూసాక అయితే నెక్స్ట్ మళ్ళీ లైట్ హౌస్ కూడా ఉంది మేడం బీచ్ రోడ్లోని నెక్స్ట్ అక్కడ నుంచి మనం ఇలాగా వైజాగ్ వెళ్ళిపోతాము మేడం వైజాగ్ నుంచి రాజమండ్రి వెళతాము మేడం రాజమండ్రి నుంచి అలాగా రాజమండ్రిలో టెంపుల్స్ ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్ అని చెప్పేసి అలాగే గౌరీపట్నం నుంచి అలాగే వై వైజాగ్కి వెళదాము మేడం అలాగే వైజాగ్లో మొత్తం ఆర్కే బీచ్ మొత్తం జూ పార్కు మొత్తం అన్నీ చూసుకున్నాక అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వెళతాము మేడం అలాగా మీ షెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తాము టోటల్ మీరు ఎన్ని డేస్ ఉందామని అనుకుంటున్నారు మేడం ఆంధ్రప్రదేశ్లోని ట్వంటీ డేస్ మేడం ఈ ట్వంటీ డేస్ మీకు అంటే అందరూ ఒక ఫిఫ్టీన్

అదే మేడం మేము ట్వంటీ డేస్ షెడ్యూల్ చేయం అండి అందులో ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ చేస్తాము ఆ ఫిఫ్టీన్ డేస్ మేము అసలు ఎలా మా షెడ్యూల్ ఏంటి ఎలా ఉంటుంది మొత్తం అంతా మేము వ్రాసి మీకు పంపిస్తాను మేడం అలాగే మేము ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఎక్కడ ఎక్కడ స్టే చేస్తాము అది మీరు ఎక్కడెక్కడ స్టే చేస్తారో ఆ హోటల్స్ ఏంటి ఆ రెసిడెన్సి ఏంటి అని చెప్పేసి అన్ని మా అండర్లోనే ఉంటాయి మేడం

చెప్తాను మేడం మొత్తం మీకు నేను వ్రాసింది పేపర్ నేను వ్రాసింది మొత్తం మీకు టైప్ చేసి మొత్తం ఎంత అవుతుంది ఈ ట్రిప్ మీకు మొత్తం అంతా కలిపి మీకు వేస్తాము మేడం మేము మొత్తం బిల్ చేసి మీకు వాట్సాప్ చేస్తాము ఒకవేళ మీకు బిల్లు నచ్చినట్లు అయితే మీకు నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను మా డ్రైవర్ని మొత్తం అంత ఏర్పాటు చేసి అలాగే కారు ఏ డేట్ పంపిస్తాము ఆ కార్ అలాగే డ్రైవర్ని ఇంకా అసిస్టెంట్ని పంపిస్తాము ఇంకా వాళ్ళిద్దరూ వచ్చి మీరు వెళ్ళిన ప్రతీ చోటకి రెసిడెన్సి రెసిడెంట్ కూడా వాళ్ళే చూస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాకు మళ్ళీ తిరిగి కాల్ చేయండి మేడం మొ మొత్తం అనేది కంపల్సరిగా పెడతాను అండి నేను కంపల్సరిగా మీకు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొత్తం తిరిగి పంపిస్తాను నేను థ్యాంక్ యూ